ఈ మధ్యన నేను సంక్రాంతికి ఆఫర్ పెట్టాడని ఈ మధ్యన నేను ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నాను చాలా మంచిది అని శ్యాంసంగ్ కంపెనీది ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నాను ఆ ఫ్రిడ్జు చూ స్టార్టింగు వాళ్ళు డెలివరీ ఇచ్చినప్పుడు చాలా బాగుంది నేను నా నలభై ఐదు వేలుది ముప్పై ఐదు వేలుకి వస్తుందని కొన్నాను నేను ఆఫర్ పెట్టాడని ఎంతో బాగుంటదని చాలా మంది చెప్పారు గానీ నేను అది డెలివరీ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు బాగానే ఉంది బాగానే మొత్తం బాగా డెలికేట్గా ఉన్నాయి ఏంటి అన్నట్టు అప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ కొన్ని రోజుల తర్వాత ఓ వారం పోయిన తర్వాత అయి కాసేపటికి ఐస్ మాత్రం మొత్తం సరే ఐస్ అయితే కూలర్ సరిగా పన్ లోపల అది పని చేయలేదు మొత్తం హీ మొత్తం నీళ్ళు కింద అయిపోయింది మొత్తం అయి కూడా కింద స్టాండ్లు కూడా వెంటనే పార్టు వెంటనే దానికి తుప్పట్టేసి వెంటనే ఛా మా మా తమ్ముడు అలా అబ్బాయి అలా ఇలా లాగ్గానే ఇది వెంటనే ఊడొచ్చేసింది మొత్తం ప్రోడక్ట్ అండ్ వెంటనే నాకు అసలు నచ్చలేదు నేను అనవసరంగా ఈ ఫ్రిడ్జ్ కింత పెట్టానని నన్ను యల్ ఎంతో బాధపడ్డాను దాన్ని వెంటనే డెలివరీ చేయటానికి వెంటనే నెల రోజుల్లోనే నేను పంపిస్తే కంపెనీ వాళ్ళని పిలిస్తే కంపెనీ వాళ్ళు వచ్చి అది మా తప్పు కాదు మీ వల్లే మీ మీది మీ ఫాల్టే దాని వల్లే డోర్ అనేది అలా డెలికేట్ అయిపోయి ఊడొచ్చేసింది అని చెప్పారు కానీ నెలే అయింది కొని అని నేను ఎంతో గొడవపడ్డాను వాళ్ళతో ఆళ్ళతో గొడవపడి మాత్రం ఆ ఫ్రిడ్జు మాత్రం రీయంబర్స్ చేసుకుని మొత్తం ఇంకొ కొత్త ఫ్రిడ్జ్ది అనేది నేను కొనుక్కున్నాను ఇలాగా ఆ ఫ్రిడ్జ్ మాత్రం నాకు అసలు నచ్చలేదు ఇంత ఇంకా మంచిది కొన్ అనవసరంగా ఆఫర్లో దొరికిందని కక్కుర్తి పడ్డాను నేను అని ఎంతో బాధపడ్డాను